నేను అనేక విభిన్న వనరుల నుండి తోటపనిని ప్రారంభించడానికి ప్రేరణ పొందాను మొక్కలు మరియు ప్రకృతి పట్ల నా ప్రేమ నేను ఎప్పుడూ మొక్కలు మరియు ఆరుబయట ఉండడాన్ని ఇష్టపడుతాను కాబట్టే నేను తోటపని వైపు ఆకర్షితులు అవ్వడం సహజం నేను మొక్కలతో చుట్టుముట్టబడిన అనుభూతిని ఇష్టపడుతున్నాను మరియు అవి పెరగడం మరియు వృద్ధి చెందడం చూడడం నాకు చాలా బహుమతిగా ఉంది నా కుటుంబం మరియు స్నేహితులు నా తల్లిదండ్రులు మరియు తాతయ్యలు ఇద్దరూ తోటమాలి మరియు నేను వారి తోటలను చూస్తూ పెరిగాను వారు నాలో తోటపనిపై ప్రేమను పెంచారు మరియు వారు ఎల్లప్పుడూ నాకు సలహాలు మరియు మద్దతును అందిస్తారు తోటమాలి కోసం చాలా గొప్ప వనరులు అందుబాటులో ఉన్నాయి నేను గార్డెనింగ్ మరియు బ్లాగులను చదవడం అండ్ తోటపని వీడియోలు చూడడం మరియు ఇతర తోటమాలి నుండి నేర్చుకోవడం చాలా ఇష్టం నా స్వంతపని ద్వారా నా సృజనాత్మకతను వ్యక్తపరచడం నాకు చాలా ఇష్టం నేను పెంచాలి అనుకున్న మొక్కలను ఎంచుకోవడం నా తోటను డిజైన్ చేయడం మరియు దానికి జీవం పోయడాన్ని చూడడం నాకు చాలా ఇష్టం